మా ఇంటి స్థానిక ఏరియాలో స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలు తరచుగా చేపడుతాయి ఈ తరచుగా చేయబడిన స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలను మన స్థానిక పేపర్లో వేయడం మేము చాలాసార్లు చూశాం ఇలాంటి సంఘటన కొన్ని చోటుచేసుకున్నాయి మా దగ్గరలోని ప్రాంతంలో కొత్తగా కన్యకా పరమేశ్వరి అనే టెంపుల్ని నిర్మించారు అక్కడ అదేంటి శాఖంబరి అమ్మవారిని తయారు చేశారు అనేక రకాల కూరగాయలతో ఎంతో ఆకర్షణీయమైన పువ్వులతో ఎంతో చక్కగా ఆ యొక్క దేవాలయాన్ని అలంకరించారు దాన్ని మేము మా కంటితో చూసాము అలాంటిది మా స్థానిక పేపర్ వాళ్ళు కూడా స్థానికంగా అక్కడ ఉన్నది జరిగినది కళ్ళకి కట్టినట్లు ఆకర్షణీయంగా మాకు న్యూస్ పేపర్లోకి ఎక్కించారు ఈ విధంగా స్థానం మా ప్రాంతంలో జరిగిన కార్యక్రమాలు ఎంతో చక్కగా మేము చూడగలిగాము దీనికి న్యూస్ పేపర్ వాళ్ళు ఎంతో సహాయపడినారు మా యొక్క గొప్పతనాన్ని అదే స్థానిక ఏరియాలోని ప్రాంతాల విషయాన్ని అందరికీ తెలియచేశారు ఈ విధంగా మా స్థానిక న్యూస్ పేపర్లు ఎంతగానో మాకు సహాయ పడుతున్నాయి